సోషల్ మీడియాలో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తెలుగు భాషను సరిగ్గా ఉపయోగిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే సోషల్ మీడియాలో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తెలుగు భాషను ఉపయోగించడం వల్ల చాలా మంది ఇళ్ళల్లో ఉండే వాళ్లు ఇంగ్లీష్ రాని వాళ్లు ఇబ్బంది పడకుండా వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళు రివ్యూస్ కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ని కానీ వాళ్ళ ఐటమ్స్ని కానీ వాళ్ళ కంపెనీస్ యొక్క విశేషాలు కానీ ప్రతి ఒక్కటి కూడా తెలుగులోనే మనముందు ఉంచడం వలన వాళ్ళకి ఆ ప్రొడక్ట్ యొక్క వివరాలు అవి అన్నీ తెలుగులో ఉండడం వలన వాళ్ళు విని చూసుకుని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండడం వలన షాపింగ్స్ కానీ వ్యాపార అభివృద్ధి కానీ చాలా చక్కగా పెరిగింది అని నేను అనుకుంటున్నాను మన భాషలోనే అవి ఉండడం వలన మనకి చాలా చక్కగా అర్థం అవుతాయి కాబట్టి మనం కొనుక్కోవడానికి కూడా ఈజీ అయిపోతుంది అన్నమాట అలాంటప్పుడు తెలుగు భాషను దానిలో ఉపయోగించడం వలన చాలా యూస్ఫుల్ అవుతుందని చాలా మంది చాలా ప్రొడక్ట్లు కొంటున్నారని వాళ్ళకి సమాచారం వాళ్ళకి అర్థం అయ్యే భాషలో ఉండటం వల్ల వాళ్ళు షాపింగ్ చేసుకోవడానికి అయినా ఏవైనా చూడడానికి అయినా అర్థం చేసుకోవడానికి అయినా బాగుంటుంది అన్నమాట గూగుల్లో గూగుల్ వాయిస్ ద్వారా ఇప్పుడు తెలుగు సమాచారం రావడం వల్ల కీబోర్డ్లు అలాంటివి రావడం వల్ల తెలుగు బాగా డెవలప్ అయ్యిందని నేను అనుకుంటున్నాను అంతే కాకుండా మన భాషలోనే మనకు తెలిసిన భాషలోనే ఉండడం వలన మనకి తెలియాల్సినవి అన్నీ తెలుస్తున్నాయి అని కూడా నేను అనుకుంటున్నాను సోషల్ మీడియాలో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తెలుగు భాష చాలా బాగా ఉపయోగిస్తున్నారని నా అభిప్రాయం